నమస్కారమండి సూపర్ మార్కెట్ నుంచేనా అండి అంటే మాకొన్ని సరుకులు కావాలండి వాటిని మాకు డోర్ డెలివరీ కావాలి అవునండి అంటే ఇప్పుడు చేశామండి సరేనండి రెండు కేజీలు షుగర్ అండి అర కేజీ కందిపప్పు రెండు కేజీలు మినప్పప్పు పావు కేజీ పెసరపప్పు మళ్ళీ వేరుశెనగ గుళ్ళు ఒక కేజీ తరువాత మరి సోప్స్ ఉంటాయి కదండీ సంతూర్ సంతూరండి ఆరంజ్ కలరు ఒక సెట్టు వైట్ కలర్ ఒక సెట్టు కావాలండి మళ్ళీ క్లోస్ అప్ పేస్ట్ ఒకటండి పెద్దదిచ్చేయండి బాస్మతీ రైస్ ఐదు కేజీలండి ఉప్మా రవ్వ కేజిన్నరండి అదే తెల్ల రవ్వండి మళ్ళీ బైసర్ రవ్వ ఒక పావు కేజీ ఇడ్లీ రవ్వ మూడు కేజీలు మళ్ళీ సన్ ఫ్లవర్ ఆయిలండి మూడు ప్యాకెట్సు అది గుడ్ నైట్ అండి అవేమి వద్దండి ఇంకా అదే సాంబార్ పౌడరు బిర్యాని మసాలా ఫిష్ మసాలా మటన్ మసాలా అవి ట్వంటీ రుపీస్ ప్యాకెట్స్ అండి అదికూడానండి ఈ అడ్రస్ చెప్పనండీ మరి సరేనండి అదే అడ్రస్ అండి బ్యాంక్ కాలనీ దగ్గర ఎప్పుడొస్తాయండి లిస్ట్ ది సరేనండి అమౌంట్ నేను ఫోన్ పే చేస్తానండి థ్యాంక్స్ అండి